హలో విమానాశ్రయం వాళ్ళేనాండి మాట్లాడేది సార్ మాకు కిటికీ పక్కనే విండో పక్కనే మాకు సీట్ కా కావాలండి మేము దృశ్యాలు తీసుకోవడానికి మంచి ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు ఫోటో తీసుకోవడానికి ప్రకృతి మరియు పైన ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని ఫోటో రూపంలో మేము తీసుకోవడానికి కొద్దిగా మాకు విండో పక్కనే కిటికీ పక్కనే మీరు మాకు సీట్ను కేటాయించగలగలరా సార్ దయచేసి మాకు విండో పక్కనే సీటును కేటాయించండి మాకు ఫోటోగ్రాఫ్కి అనుగుణంగా ఉంటుంది మా విన్నతిని అంగీకరిస్తారని కోరుకుంటున్నాము